నేను ఖాళీగా ఉన్న సమయంలో వినోదం కోసం నేను నా మొబైల్ చూస్తాను అలాగే టీవీ చూస్తాను అవి లేదంటే అంటే అస్తమానం టీవీ మొబైల్ కాకుండా ఎంటర్టైన్మెంట్ అంటే టీవీ మొబైల్ కాదు అలాగే జానపద పాటలు వినడం ఇంకా డ్యాన్స్ డ్యాన్స్ నేర్చుకోవడం అలాగే డ్యాన్స్ చూడటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఇంకా చదువుకోవడం చదువుకోవటం ఖాళీగా ఉండే టైమ్లో ఒక్కొక్కసారి ఎంటర్టైన్మెంట్ అంటే ఎంటర్టైన్మెంట్కి సంబంధించి కామిక్స్ బుక్స్ వినోదం హాస్యం తెప్పించే బుక్స్ ఏమైన జోక్స్ బుక్స్ ఇలాంటివి ఉన్నాయి అలాంటివి తీసుకొని చదువుకుంటాను అలాగే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఢీ ఫిఫ్టీన్ ఇలాంటి షోస్ను చూస్తాము ఆ అది షోస్ వచ్చినప్పుడు కూడా మా కుటుంబం అంతా కలిసి మేము చూస్తాము అలాగే ఏదన్న ఫ్రెండ్స్తో కలిసి మూవీస్కి థియేటర్స్కి వెళ్ళి చూస్తాం ఎంటర్టైన్మెంట్ కోసం నేను నా చిన్నతనంలో మా స్కూల్స్లో ఎంటర్టైన్మెంట్కి సంబంధించి ఏమన్న టీచర్స్కి సమ్తింగ్ ఎవరన్న వెళ్ళి ఏదైన ఎంటర్టైన్మెంట్ చేయండి అంటే క్లాస్లో ఏదో అల్లరి చిలిపి చిలిపి అల్లర్లు చిలిపి పనులు చేసేటప్పటిలో వెళ్ళి పాటలు పాడటం లేదా ఒకరి మీద ఒకరు కామెడి చేసుకునేది ఏదన్న నాటకాలు వేయడం